మనము నా దగ్గర ఉన్న రెండవ ప్రోడక్ట్ గురించి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను నా యొక్క రెండవ ప్రోడక్ట్ అంటే ఏమిటంటే ఇక్కడ సోఫా సోఫా అనేది అలా మనము

ఈ సోఫాస్ని మేము ఒక మూడు నెలల ముందు పదిహేను వేల రూపాయలు పెట్టి ఒక సోఫాని కొన్నాము మాకు చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నింది ఆ సోఫా పైన పువ్వుల యొక్క డెకరేషన్స్ కానీ కలర్ వచ్చి బ్లూ కలర్ర్ సోఫాని మేము కొన్నాము బ్లూర్ అండ్ మిక్స్ర్ విత్ర్ లైట్ర్ గ్రీన్ర్ ఇలాంటి ఒక్క సోఫాని మేము కొన్నాము అది వచ్చి చాలా బాగున్నింది చూసేదానికి అట్ట్రాక్టీవ్గా ఉన్నింది కానీ మేము రెండు నెలల తరువాత దాన్ని అండ్ యూస్ చేస్తూ ఉన్నాం రెండునెలల తరువాత అది బాగా మాసిపోయింది అంటే మురికి మురికిగా అయిపోవడం మురికవుతుంది కానీ ఎక్కువ మురికి మురికిగా అయిపోయింది అది మనం యూస్ర్ చేసే దాని బట్టి ఉంటుంది ఓకే సరే దానికి మేము అర్ధం చేసుకున్నాం మరేమిటంటే వాళ్ళు మీకు సంవత్సరం రెండు సంవత్సరాల రోజు మీకు లైఫ్ర్ వస్తుందని చెప్పారు ఎక్కడ మేము ప్రోడక్ట్ర్ కొనిన ప్రదేశంలో కానీ ఆ ప్రోడక్ట్ వచ్చి ఈ యొక్క సోఫా వచ్చి మాకు రెండు నెలలకంటే ఎక్కువ రాలేదండి దాని తరువాతది దాని పైన ఉన్న గుడ్డంతా వచ్చేయడం లోపల ఉన్న పత్తి అంతా వచ్చేయడం మొదలవడంతో కుట్లన్నీ ఊడిపోవడంతో మేము ఈ సోఫాని అప్పటితో కొనడం మానేశాము ఇది అండి నా యొక్క రెండొవ ప్రోడక్ట్ గురించి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యు